నేను మా కుటుంబ సభ్యులు అనగా మా వదిన వాళ్ళు మా ఆడపడుచులతో కలిసి వంట వార్పుల్లో నేను సహాయం చేశాను వాళ్ళు కొత్తగా ఏమైనా వంటలు చేయాలనుకుంటే నా సహాయం తీసుకుంటారు నేను ఎప్పుడైనా వంటల్లో సహాయం కావాలంటే వారి సహాయం తీసుకుంటాను నాకు ఏమన్నా కొత్తగా ఆకలోచన్లు వచ్చినా ఇలా వండుదాం వదిన అని చెప్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారు వాళ్ళు యొక్క సహకారంతో నేను ఆ వంటని సక్సెస్ఫుల్ చేస్తాను ఎందుకనగా వారి యొక్క సహకారం నాకు ఎంతగానో సహాయ పడుతుంది ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఇలాగ వంట వార్పుల్లో కలిసి సహాయం చేయడం వల్ల వారు మనతో కొద్దిగా ఎక్కువ ప్రేమ అను అనుబంధాలతో ము ముందుకు సాగగలుగుతారు అందువల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందు ఇందుకు కారణంగా ఇలాగ సహాయం చేయడం వల్ల వారి యొక్క ఆలోచనలను నాతో పంచుకోవడం నా ఆలోచనలు వాళ్ళతో పంచుకోవడం వల్ల మా ఇద్దరి అదే మా యొక్క కమ్యూనికేషన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కావున నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది వాళ్ళతో ఎక్కువ సమయం నేను గడపాలి అనుకుంటాను వారు వాళ్ళు నాతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు ఈ విధంగా నేను మా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతు వారి యొక్క సా వారి యొక్క సహాయాన్ని నేను పొందుతు వారికి నేను సహాయం చేస్తు నా యొక్క జీవితాన్ని సాగిస్తాను